నేను పాఠశాలలో చదువుతున్నప్పుడు ఆ పాఠశాలలో చిత్రాలు పోటీలు అనేవి జరిగాయి ఆ పోటీల్లో మాకు ఒక థీమ్ ఇచ్చారు ఏంటంటే భారతదేశంలో ఉన్న అన్ని జంతువుల యొక్క చిత్రాలు గీయమని నాకు ఇచ్చారు ఎంతో సులువుగా నేను నేను గీయవచ్చు అనుకున్నాను కానీ అవి నాకు చాలా కష్టమై కష్టమే అని ఎందుకంటే ప్రతి జన జాతికి ప్రత్యేకమైన ముఖం ఉంటుంది కాబట్టి నేను గీయలేకపోయాను ఇలా జంతువుల కూడా ఉంటాయి ఏంటంటే పక్షులు ఉంటాయి మృగజంతువులు ఉంటాయి ఇన్ని జంతువులు ఉంటాయి కాబట్టి వాడుకున్న ప్రత్యుక్తను గీయలేక చాలా కష్టపడ్డాను ఆ సమయంలో నేను అనుకున్నాను ఇలా ఈ రంగంలో కూడా నేను కొన్ని చిత్రాలు గీసుంటే బాగుండేవి నేను ఇప్పుడు మంచిగా గీసేదాన్నేమో నేను అనుకున్నాను అప్పుడు నేను గీసే సమయంలో అయితే అసలు ఎలా గీయాలో నాకు అసలు ఒక ఆలోచన కూడా రాలేదు ఈ చిత్రాన్ని ది దించుతున్నప్పుడు చాలా అనుభవాలు నేర్చుకున్నాను ఏంటంటే మనం ఒక రంగంలో ఉన్న చిత్రాలు లేకున్న అన్ని రంగాల్లో ఉన్న చిత్రాలు గీయాలని నేర్చుకున్నాను అవి ప్రయత్నాలు చేయాలి ప్రతి ఒక్క చిత్రాన్ని మనం గీయాలి అది ఏ రంగానికి సంబంధమైనా నీకు ఎంత కష్టం అయినా కూడా ప్రతి చిత్రాన్ని గీస్తే మనకి పోటీ చేసేవేళకి మా నాకు సులువుగా ఉంటుంది అని భావించాను